హలో చెప్పండి ట్రావెల్స్ చెప్పండి ఓకే ఎంతమంది మొత్తం అంటే ఫ్యామిలీ ఎంత మెంబర్స్ ఎంతమంది ఓకే మీకు క్యాబ్ బుక్ చెయ్యాలి కదా మరి టూర్ రావడానికి ఓకే అచ్ఛా అంటే ఎన్ని డేస్ ట్రిప్ అండి ఇది అక్కడ విజిట్ చెయ్యడానికి వస్తున్నారు కదా ఫైవ్ డేస్ ట్రిప్పా ఓన్లీ టెంపుల్ ఒకటేనా ఇంకేమన్నా చూస్తారా అంటే

ఓకే పక్కా విజిట్ చేస్తారా అయితే ఒక ఫైవ్ డేస్ రూమ్స్ అన్నీ చూసుకోవాలి కదా మరి అవి కూడా చేయమంటారా చేయమంటారా ఓకే ఫుడ్ కూడా ఎన్ని అంటే ప్రైస్ చెప్పమంటారా అండి డేకి అలా ఓకే ప్రైస్ చెప్తాముగాని మీరు ఏ డేన స్టార్ట్ అవుతారు ఏ డే ఎప్పుడువరకండి నైన్టీన్ నుంచి ట్వెంటీ ఫైవ్ వరకు ఉంటారా ఒక వన్ వీక్ అయితే పర్ డేకి ఫ్యామిలీ మొత్తం ఎంత టెన్ చెప్పారు కదా టెన్ మెంబెర్స్ ఫ్యామిలీకి ఓకే రూము మొత్తం రూమ్స్ అయితే మీరు విడిగా చేయము ఆ టూరిజం మాకు చేప్త్ మాకు బట్టి చెప్తున్నాము అంటే మీరు మాట్లాడుకోండి మేము చూపిస్తాము ఇలా రూమ్స్ అని లేదా ఫుడ్ అని మేము తీసుకెళతాం అది మీరు సపరేట్గా కట్టుకోవాలీ అవి ఓన్లీ ఈ క్యాబ్ వీటికి చూసుకుంటే క్యాబ్ కూడా మీకు సెపరేటే ఓన్లీ మీరు టూరిజం కాబట్టి డేకి ఇలా ఫైవ్ థౌజండ్ అలా ఉంటుంది తీసుకెళ్ళి మొత్తం డీటైల్గా చెప్తాము ఏమిటి ఇదేంటి అంటే డేకి మీతోపాటే ఉంటాము మేము కూడా ఒక అందరికీ ఫ్యామిలీకి టూరిజం కదా మేము ఆ మీకొక ఒకరిని పంపిస్తాము కారు కూడా మీ డీజిల్ అన్నీ మీరే చేయించుకోవాలి టోటల్ మొత్తం వన్ వీక్కి కలిపా

ఒక ఫిఫ్టీ థౌజండ్ అలా అవుతుంది ఫుడ్ రూమ్ మొత్తం ఇంకా అన్నీ మేమే చూసుకుంటాము మేమే చూసుకుంటాము ఎక్కడైతే తీసుకెళ్ళాలో ఆ ఏంటండి రిటర్న్ కూడా మీరే రిటర్న్ కూడా మేమే తీసుకొచ్చేస్తాము పికప్ డ్రాపింగ్ అంతా మేమే ఆ ఇంకా అక్కడ ఏమేమి చూడాలనుకుంటున్నారో ప్రతీ ఒక్కటి కూడా మేము హిస్టరీతో సహా అన్నీ చూపిస్తాము గుడి గురించి మొత్తం దర్శనాలు ఇంకా ఏవో ఉంటాయి కదా అవన్నీ దగ్గరుండి మేమే దగ్గరుండి చేయిం దగ్గరుండి తీసుకువెళ్ళి అంటే పెద్దవాళ్ళు ఉన్నారని చెప్పారు కదా కేర్ టెకర్ని కూడా పెట్టమంటే పెడతాము దానికి కొంచెం సపరేట్గా ఉంటుంది ఓకే ఓకే